ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం ఎందుకంటే మన దేశంలో ఏ మూల ఏం జరిగినా ప్రజల వరకు తీసుకొచ్చేది మీడియానే అలాగే కేంద్రం నుంచి కాని రాష్ట్రం నుంచి కాని ఏమేం పథకాలు ఉన్న అది ప్రజలకు తెలిసేలా చేసి ప్రజలకి అందుబాటులో ఉంచేది కూడా మీడియానే అలాగే ప్రజల్లో ఒక మంచి అవగాహన శక్తి ఏర్పరుస్తుంది పాలకుల మీద పాలకులు చేసే పనులు ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాయి అనేది కూడా ప్రజల్లో మంచి అవగాహన కల్పించేది కూడా మీడియానే అలాగే ఏ పథకం వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుని మీడియా ద్వారా తెలుసుకుని ఆ పథకాలకు దగ్గరగా వెళ్లి అవి ప్రజలు ఉపయోగించుకుంటున్నారు ఇలా మీడియా దేశపురోభివృద్ధికి చాలా తోడ్పాటును ఇస్తుంది